నమస్తే నేను ఇటీవల ఆర్డర్లో కొన్ని ఆహార పదార్థాలను ఆర్డర్ చేశాను దయచేసి ఆ ఆర్డర్లో చిన్న మార్పు చేయండి నేను చెప్పిన రెండు చపాతీలను ఆర్డర్ చేశాను కానీ ఇప్పుడు నాకు ఒకటే చాలు మిగిలిన ఆర్డర్ అలాగనే ఉంచండి మీరు దీన్ని నవీకరించాలని ఆశిస్తున్నాను ధన్యవాదాలు